ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎనిమిది లక్షల ఎనభై ఎమ్మిది వేల ఎమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై